మీడియా మీద నాకు మంచి అభిప్రాయం ఉంది వార్తల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనకు అందిస్తాయి అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి దూర విషయాలు ఇతర దేశాల్లో విషయాలు కూడా మనం ఇంట్లో ఉండే చూడవచ్చు ఇంకా నాకు తెలిసినటువంటి కొన్ని వార్తాపత్రికలు పేరులు ఏంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి ఇంకా వార్తా ఛానెల్స్ అంటే టీవీ నైను ఏబిఎన్ సాక్షి ఎన్టీవీ అలా ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వార్తా పత్రికలు వార్తా ఛానల్స్